ఒకరు విద్యలో రాణించాలంటే కావాల్సింది వారికి విద్య పట్ల శ్రద్ధ భక్తి కాబట్టి ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం ఎన్నో రకాల ప్రభుత్వ పథకాలను ప్రవేశపట్టింది బాగా చదువుకునే వారిలికి ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వెసులుబాటు కలిగించింది అలా చదువుకుని వారు కూడా గొప్ప గొప్ప స్థానాలు చేరుకోవచ్చు గొప్ప గొప్ప ర్యాంకులు కూడా సాధించవచ్చు దాని కోసం ఎవరు దిగులు చెందవల్సిన అవసరం కూడా లేదు గొప్పగా చదువుకునే వారికి గవర్నమెంటే చాలా డబ్బు ఇస్తుంది పై చదువులు కూడా చదివిస్తుంది కాబట్టి విద్యలో రాణించడానికి ఆర్థిక స్థితి ఎవరికి కూడా అడ్డంకి కా రాదు కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి మనందరము కూడా మన యొక్క ఆర్థిక స్థితిని అడ్డంకిగా భావించకుండా విద్యలో రాణించాలి